మా అమ్మ నాన్న వాళ్ళు ఊరికి తీసుకెళ్ళి అక్కడికి ఎలా వెళుతున్నాము మనం ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళా వెళుతున్నామని ఆటో ఆటో బుక్ చేసుకొని కానీ అవన్నీ మా అమ్మానాన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేవారు సో అలాంటి ప్రయాణం మనం అమ్మా నాన్న వాళ్ళతో చేస్తున్నపుడు వాళ్ళు మనకి ఎన్నో ఎమోషన్స్ ఎంతో హ్యాపీనెస్ ఎంతో హ్యాపీగా మనం వాళ్ళతో మాట్లాడుతూనే ప్రయాణం చేస్తాము అండ్ ప్రయాణం మనము ట్రైన్లలో చేస్తున్నప్పుడు చిన్నప్పుడు ఒక ఊరికి వెళుతున్నాము ఆ ట్రైన్లలో మనకి ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మనకు గుర్తొస్తాయి మన మిత్రుడు మిస్ అవుతున్నాడు మన ఇంటి దగ్గర ఉన్నాడు అతన్ని కూడా తీసుకు వస్తే బాగుండేది అని ఇలాంటి ఇలాంటి సన్నివేశాలు మన మనది మన మైండ్లలో చాలా వస్తూనే ఉంటాయి సో అలాంటప్పుడే మనకి సడన్గా ట్రైన్లో మనకి ఒక ఫ్రెండ్ ఎదురయ్యాడు ఆ ఫ్రెండ్తో మనము చిన్న తను కూడా స్కూల్ పిల్లాడే అతను ఫిఫ్త్ క్లాస్ అన్నమాట సో అతనితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ నాకు మా ఫ్రెండ్ని చూసాను మా ఫ్రెండ్తోనే మాట్లాడాను అని అనిపించేలా ఉంటుంది అలాంటి విషయాలు వాటి గురించి కానీ చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉంటామో మనం క్రికెట్ ఆడతాము తను కూడా సేమ్ అతనే అది కూడా అదే ఆడతాడంట వాళ్ళ స్కూల్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసాడు నేను ఎక్స్ప్లెయిన్ చేసాను సో వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంతో ఆనందం ఇస్తుంది అలాంటి మిత్రులు ఈ ట్రైన్లలో కూడా ప్రయాణిస్తున్నప్పుడు దొరికారు అంటే చాలా ఆనందంగా ఉంటుంది అక్కడి నుంచి మేము మళ్ళీ ఊరికి వెళ్ళాము ఊరికి వెళ్ళగానే మళ్ళీ తాత నాన్నయ్య వాళ్ళని చూడగానే ఎంతో ఆశ్చర్యపడ్డాము అండ్ అక్కడి నుంచి మేము నేను తాత అమ్మ నాన్న చెల్లి నాని అందరం కలిసి అక్కడ నుంచి ట్రావెల్ ట్రావెల్ ట్రావెల్ చేస్తాము అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకొని ఇంకొక దగ్గరికి వెళతాము అలాగే చిన్నప్పుడు నాకు అక్కడ ట్రైన్లలో చూసినప్పుడు నేను ఏమేమో ఊహించుకుంటాను నా మైండ్లో అలాంటప్పుడు నాకు వచ్చేటి ఆలోచనలల్లో నేను సైకిల్ తీసుకొని అమ్మానాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు సైకిల్ ఇప్పించారు ఆ సైకిల్ తీసుకొని నేను మా స్కూల్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళేవాడిని అలాంటిది నేను ఈ ఈ ట్రైన్ ఎక్కుతున్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి ప్రయాణం నాకు ఎప్పుడూ గుర్తుండి పోతుంది చిన్నప్పుడు సాధారణంగా మనం ప్రయాణించేటప్పుడు మనకి ఎప్పుడు పెద్దవాళ్ళు మనకి కనిపిస్తూనే ఉంటారు మన ప్రయాణాలలో అలాంటి పెద్దవాళ్ళు వాళ్ళు ఎలాగా ఉన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా మనం ఎలా ఆరోగ్యంగా ఉంటాము అనేది మనము చాలా ఆలోచిస్తూనే ఉంటాము సో అలాంటప్పుడే మన ఆరోగ్యం బాగా చూసుకుంటూ అలాంటి ప్రయాణాల్లోనే మనకి తెలుస్తుంది అన్నమాట మనమెప్పుడు ప్రయాణం చేసినా మళ్ళీ ఇంట్లో వాళ్ళ జాగ్రత్తలు కూడా చూసుకుంటాము అవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి ఎందుకంటే ముందు వచ్చే ముందుకు మనకి వచ్చే సందర్భాల్లో అలాంటి విషయాలు మనకి జరుగుతూనే ఉంటుంది అలాంటి ప్రయాణాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను అలాగే చిన్నప్పుడు అతనితో మాట్లాడినప్పుడు నా యొక్క నాకు నా ఫ్రెండ్లాగా అనిపించిన అనిపించాడు అతనితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది అలాంటి చిన్నప్పుడు ప్రయాణాలలో ఒక విషయం ఏదైనా జరిగిందీ అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను అమ్మానాన్న చెల్లి మళ్లీ ఇంకో ప్రయాణానికి వెళ్ళాము ఆ ప్రయాణం వెళ్ళినప్పుడు అమ్మ నాన్నకి అడ్రస్ తెలియదు అక్కడికి ఎలా వెళ్ళాలో సో నేను అప్పుడు చాలా చిన్న వాడిని నాకు చాలా భయంగా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడున్నారో తప్పిపోయారని అమ్మ నాన్న వాళ్ళు భయపడుతుంటారు సో భయపడాల్సిందే వాళ్ళు నేను కాదు ఎందుకంటే నేను చిన్న పిల్లవాడినే కానీ నా దగ్గర అర్థం చేసుకునే అంత వయసు ఉంది సో అక్కడి నుంచి నేను వాళ్ళని మళ్ళీ కలుసుకున్నాను ఏమి తప్పిపోలేదు సో అక్కడ నుంచి నేను ఇంకా ప్రయాణం చేయాలి సో ఆ ప్రయాణాలలో అన్నీ చూస్తూ వెళుతూ ఉన్నప్పుడు ట్రైన్లోకెళ్ళి ఒక మంచి నేచర్ కనిపిస్తుంది అన్నమాట ఆ నేచర్ దగ్గరికి నాకు వెళ్ళాలని అనిపిస్తుంది ఆ నేచర్లలో ఒకటి స్నో వల్డ్ అంటాము మనం అక్కడ దాక వెళ్ళాలి అంటే మనం పెద్దయ్యాక వెయిట్ చేయాలి సో సడన్ సో నేను ఒకసారి పెద్దయ్యాక నా ఏజ్ ట్వంటీ త్రి ఇయర్స్ వచ్చాక మా మా నాన్న చెల్లిని మళ్ళీ నేను నా డబ్బులతో అలాంటి ప్రయాణాన్ని అక్కడికి వెళుతున్నాము ఆ పెద్ద అయినప్పుడు మనం ఆ లొకేషన్ని చూస్తున్నాము అంటే ఆ నేచర్ ఎంతో చాలా అందంగా ఉంటుంది అమ్మ నాన్నలను తీసుకుపోతున్నప్పుడు వాళ్ళెంతో చాలా ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఉన్నంత ఆనందం ప్రయాణంలో మనకి వస్తుంది ఎందుకంటే మనం ఆ ప్రయాణం చేసేది మనము కూర్చొని ఇంట్లో కూర్చున్నట్టు కాదు పడుకున్నట్టు కాదు ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి ఎన్నో ఆటంకాలు వస్తాయి వాటిని ఎదుర్కొంటూ ఉంటూ ఉంటాము అలాంటి ఆనందాలు మళ్ళీ రావు అలాంటి పరిచయాలు కూడా మనకి ఫ్రెండ్స్ దొరుకుతారు అలాగే నాకు ఒకసారి నేను లదక్ వెళ్ళినప్పుడు ఆ లదక్లో నాకు ఒక మిత్రుడు దొరికాడు ఆ మిత్రుడు కూడా సేమ్ మా మిత్రుడి లాగే

పెద్దపెద్ద బండ్లలో చేస్తాము ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది చిన్నప్పుడు సైకిల్ పెద్దయ్యాకే ఒక బుల్లెట్ బండి నడపాలి అంటే చాలా ఆనందంగా ఉంటుంది అలాంటి బండి మనం వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఆ లదక్ ఆ లదక్ అనేది చిన్నప్పటి నుంచి చాలా ఆశగా ఉంటుంది తనకి చూడాలి చూడాలి వెళ్ళాలి వెళ్ళాలి అని సో సడన్లీ వాళ్ళు అతను ప్లాన్ చేసుకుంటాడు లదక్ వెళ్ళడానికి అక్కడి నుంచి మొదలయ్యే రోడ్ మీది నుంచి వెళుతూ ఉన్నప్పుడు తనకి సైడ్లో చూస్తే మంచుతో కప్పి వేస్తూ ఉంటుంది అంత మంచి నేచర్ తాను ఆ నేచర్ మధ్యలో నడుచుకుంటూ కాకుండా బండి మీద వెళుతూ దాన్ని ఆస్వాదిస్తూ ఎంతో చాలా సంతోషంగా చల్లగా ఉంటుంది అతనికి అదే లైఫ్ అనుకొని లదక్కి వెళతాడు ఆ బండిని ఒక్కసారి స్టార్ట్ చేయగానే అతను చాలా ఎంతో సంతోషంగా ఉంటాడు అలాగే మనము ఒకసారి ట్రావెలింగ్ చేస్తున్నపుడు ప్రయాణం ప్రయాణం చేస్తున్నపుడు ఇతరుల ఇతరుల దగ్గర నుంచి చాలా చూస్తూ నేర్చుకుంటాము అలాగే మనం ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళుతున్నామంటే అక్కడ ఉంటే విధానం చాలా మారుతుంది అక్కడ ఉండే విధానం కూడా మనకి నచ్చుతుంది ఎందుకంటే మనం రోజు చూసే విధానాన్ని చూడము అక్కడున్న ప్రయాణాలలో ఎంతో మంది చూస్తూ ఉంటాము అతని మర్యాద కానీ మన మర్యాద కానీ చాలా ఎంతో మంచిగా అనిపిస్తుంది అలాంటి ప్రయాణాలు నాకు ఎప్పటికీ చేస్తూ దాంతో సంతోషంగా ఉంటూ ఇలాగే లైఫ్లాంగ్ హ్యాపీగా ఉంటే ఇంకా పెద్ద పెద్ద ప్రయాణాలు చేస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అలాగే నేను అంటూ ప్రయాణం చేయాలి అంటే నా బైక్ మీదే నేను చేస్తాను అలాంటి బైక్ నేను కొనుక్కొని నాకు కావాల్సినంత తిరిగి నేను చాలా సంతోషంగా ఉంటాను ఎందుకంటే ఆ ట్రావెలింగ్లో ఉండేదే హ్యాపీనెస్సే వేరు సో హ్యాపీనెస్ మళ్ళీ దొరికి మళ్ళీ ఎప్పుడు మనకి రాదు ఎప్పుడైనా నాకు డల్ అనిపించినా మా ఇంటి దగ్గర కూడా నాకు చిన్నప్పుడు సైకిల్ ఉంటుండేది ఆ సైకిల్ తీసుకొని దూరంగా వెళ్ళిపోతుండేది ఆ ట్రీస్లలో ఆ మధ్యలో చూస్తుంటే అలాంటి ప్రయాణం గుర్తొస్తుంది అంటే ఇప్పుడు కూడా పెద్దగా అయ్యాక కూడా నాకు అలాంటి ప్రయాణం కావాలంటే నేను ఎక్కడికో అక్కడికి వెళుతూ ఉండాలి సో అలాంటి ప్రయాణాన్ని మనము ఏ విధంగానైనా చేరుకొని హ్యాపీగా ఉండాలి అంటే ఇంట్లో నుంచి స్టార్ట్ అయి అమ్మ నాన్నకి చెప్పి బయలుదేరి వాళ్ళని జాగ్రత్తగా నేను ఉంటాను అని వాళ్ళకి నమ్మకము ఇప్పించి నేను ఆ ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఉంటాను అలాంటి ప్రయాణం జరిగేటప్పుడు మనకి ఎన్నో సంఘటనలు జరుగుతాయి అలాంటి సంఘటనలో నాకు ఒక సంఘటన జరిగింది చాలా మెమొరబుల్గా ఉంటుంది ఆ సంఘటన ఏమిటి అంటే మనము అక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం అయిపోయాక అక్కడికి వెళ్ళగానే మనము చాలా మనకి బలం లేదు అన్నట్టు ఉంటుంది కానీ మనకు ఇష్టమైన ప్రయాణం దగ్గరికి ప్రయాణం చేస్తూ ఆ జ ఆ ప్లేస్ దగ్గరికి వెళితే మనకి వచ్చే సంతోషం చాలా హ్యాపీగా ఉంటాము ఎందుకంటే మనకు ఇష్టం అయిన లోకేషన్ దగ్గరికి వెళుతున్నాము అంటే అందుకు మన వల్లేగా మనం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చామంటే దాన్ని వృధా చేయకుండా చాలా సంతోషంగా అక్కడ గడపాలి అక్కడ గడిపే సమయం కూడా ఒకరితో కాదు ఎన్నో పాటలు పెట్టుకుంటూ ఫైర్ ఫైర్స్ ఫైర్ క్రాకర్స్ చేస్తూ పాటలు వింటూ సంతోషంగా ఉంటాము ఏదో ఒక ఆట వస్తువుతోనే గేమ్స్ ఆడుతూ ఆడుతూ పాడుతూ ఉంటాము అలాంటి సంతోషం ప్ర మిత్రులు అక్కడ దొరికారు అలాంటి మిత్రులతో చాలా సంతోషం ఉంది వాళ్ళు మాకు ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా చూసుకున్నారు ఏ విధంగానైనా వాళ్ళకి కూడా నేను మా దగ్గరికి రమ్మని చెప్పాను వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తాము అన్నారు అలాంటి ప్రయాణాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు అలాంటి గమ్యం మనకి కావాలి అంటే మీరు కూడా ప్రయ ప్రయాణం చేస్తూ ఉండండి మీకు మీ కావాల్సిన మన ప్రయాణం చేస్తూ ఉండండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళిపోండి బైక్ తీసుకొని అలాంటి సంతోషం మీకు ఎప్పుడు రాదు ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వస్తుంది మనం ఎప్పుడైనా లోన్లీ ఉన్నప్పుడు అలాంటి ప్రయాణం మనకి కావాలంటే అక్కడికి వెళితేనే మనకి ప్రయాణం చేస్తేనే మనకి సంతోషం ఇస్తుంది అలాంటి ప్రయాణాన్ని మీరు ఎప్పుడూ వదలకండి